చెప్పండి అవునా మీ పేరేంటండి అదే ఇప్పుడు ఎలాంటి టెక్నాలజీ సెంటర్స్ అంటే మీకెలాంటి కావాలనుకుంటున్నారు ఇంజనీరింగ్ కాని ఇలాగా టెక్స్టైల్స్ కాని ఫుడ్ ప్రాసెసింగ్ అగ్రికల్చర్ ఇలాగ చాలా టెక్నాలజీ సెంటర్స్ ఉన్నాయండి అలా మన ఆంధ్రప్రదేశ్లో చాలానే ఉన్నాయి మీకు ఎలాంటి ఇప్పుడు చెప్పిన దాంట్లో అగ్రికల్చర్ కాని ఫుడ్ ప్రాసెసింగ్ కాని ఇలాంటి ఏమన్నా కావాలండి మీకు ఫుడ్ ప్రాసెసింగా అండి ఫుడ్ ప్రాసెసింగ్లో ఏంటంటే మనకొచ్చేసరికి ప్యాకేజ్ కూడా ఉంటుందండి ఇప్పుడు ఫుడ్ ప్రాసెసింగ్లో చాలా క్రేజ్ కూడా ఉంది ఇప్పుడు మీరు కంప్లీట్ చేసిన తర్వాత చాలా జాబ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఫుడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ ఈలాంటివి కూడా చేసుకోవచ్చు ఇందులో స్టెమ్లో ఏంటంటే చాలా గ్రోత్ ఉంటుందండి అంటే ఇప్పుడు అన్నిటిలాగా మనము ఎలా పడితే అలా వదిలేసి జాబుకు తగ్గ అంటే చదువుకొనే తగ్గ జాబ్ చే అలా ఏం ఉండదండి ఈ ఫుడ్ ప్రాసెస్ ఇందులో అయితే చాలా మీకు ఫ్యూచర్ ఉంటుంది ఇంకా రానున్న రోజుల్లో ఇంకా బాగా ఉపయోగపడుతుంది కూడా మీకు అలానే ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి అవునా అండి అంటే అదేనండి మీకు దగ్గరలో ఏమైనా ఉన్నాయ అని అడిగాను మీరు ఫుడ్ ప్రాసెసింగ్ అంటే మీరు బయటికి వచ్చేయడం మంచిదండి అంటే విజయనగరంలో అంత మంచి సెంటర్స్ అయితే లేవు నార్మల్గా ఉన్నాయి కానీ మీరు బయటకి వచ్చేయడం మంచిది ఎందుకంటే మీకు మంచి గ్రోత్ ఉంటుంది అదే విధంగా మీకు ప్లేస్మెంట్స్ కూడా ఉంటాయి దాని విధంగా కూడా మీకు హెల్ప్ అవుతాయండి అన్నీ ఫెసిలిటీస్ ఉంటాయండి అన్నీ ఫెసిలిటీస్ ఉంటాయి మీరు ఓకే అంటే నేను మాట్లాడతానండి ప్లేస్మెంట్ వాళ్ళతో మాట్లాడతాను అదే విధంగా మేము అడ్మిషన్ కూడా తీసుకుంటాము మీకు అన్ని విధాలుగా ఓకే అయితే మీకయితే ఎటువంటి భయము ఉండదండి సేఫ్టీ కూడా ఉంటుంది మీ మీ స్టడీస్కి కూడా ఇక్కడ టీచర్స్ కూడా అందరూ చాలా పిహెచ్డీస్ చేసిన వాళ్ళు గౌర్నమెంట్ కాలేజెస్లో నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారండి రిటైరయిపోయిన వాళ్ళు జాబ్స్ అంటే ఫుడ్ ఇన్స్పెక్టర్ ఉంటుందండి మనం ఫార్మటి ఫార్మ దాంట్లోకెళ్ళచ్చు అలానే చాలా ఉంటాయండి అగ్రీకల్చర్ బ్యాగ్రౌండ్కి కూడా వెళ్లొచ్చండి ఫుడ్ ప్రాసెసింగు ఎటువంటిదైనా పర్లేదండి ఓకే అండి థ్యాంక్ యూ అండి